పూర్వకాలంలో అంటే టీవీలు కంప్యూటర్లు మరియు మొబైల్ లేనందువలన అందరు పది మంది ఉండగా చేరి గేమ్స్ లాడడం మరియు ఆటలుడడం మాట్లాడుకోవడం నీకు ఒకతనికి తెలిసినది ఇంకొకడికి చెప్పడం వాడి ఇంకొకడికి చెప్పడం వంటివి జరుగుతున్నది ఈ కాలంలో అంటే ఫోన్లు టీవీలు కంప్యూటర్సు మరియు చాలా ఇంటర్నెట్లు రావడం వల్ల వాళ్ల ఇదిగా వాళ్ళు ఉన్నారు తన ప తన పని ఏదో తన చేసుకున్నట్లుగా ఉంటారు అంటే పూర్వకాలంలో అయితే నైట్ టైంలో రాత్రి రాత్రి వేళలో అందరూ మిద్ది పైకి వెళ్లడం కూర్చోవడం తినడం వంటివి జరుగుతూ ఉన్నది ఎందుకంటే అప్పట్లో టీవీలు కంప్యూటర్లు మొద మొబైల్లు వంటివి ఏవీ ఉండేది కాదు అంటే సాయంకాలం ఇంటికి రావడం వంట చేయడం వంటివి చేసి అందరూ కూర్చొని తినడం వంటివి జరుపుతాము మరియు ఈవినింగ్ టైంలో అందరు ఆవుల కాడ నుంచి బయటకు ఇంటికి వచ్చి ఇలా చేయడం జరుగుతుంది ఇప్పుటి కాలంలో అంటే ఇంటికి రావడం టీవీ ముందర కూర్చోవడం టీవీని చూడడం అంటే మనుషులతో మనుషులు మాట్లాడలేకపోతున్నాము ఒకరితో ఒకరు సంబంధం లేకుండా పోతున్నాము ఈ విధంగా ఉండడం వల్ల ఒకరి గుణం ఇంకొకరి గుణంలా ఎలా ఉందని తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అంటే అతను వచ్చి ఇతనితో మాట్లాడడం లేకపోవడం అతను ఒంటరితనంగా ఉంటాడు ఇతను ఒంటరితనంగా ఉంటాడు ఒక ఇంట్లో ఉదాహరణకు ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు అంటే నలుగురికి నాలుగు మొబైల్ ఫోన్లు ఒక టీవీ నాలుగు మొబైల్ ఫోన్లతో వాళ్ళ నలుగురు ఉంటారు ఈ విధంగా ఇప్పటి కాలంలో ఉన్నారు అప్పటి కాలంలో అయితే ఒక ఇంట్లో నలుగురు ఉన్నారంటే ఆ నలుగురు అంటే ఆ నలుగురు ఉండగా చేరి కలిసి వాళ్ళకి నచ్చిన మాటలు మాట్లాడుకోని కాసేపు అమ్మ నాన్నతో కబుర్లు మరియు తాత అవ్వలతో కథలు వంటివి చెప్పుకోని ఉండేవాళ్ళు ఈ విధంగా ఉండడం వల్ల అప్పటి కాలంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడమనేది వాళ్ళకిష్టమైనది తెలుసుకోవడం ఇతనికి ఇష్టమైనది చెప్పడం వంటివి చాలా విధంగా మనసులు తెలుసుకోవచ్చు వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడం వీళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడం వంటివి చాలా సులభంగా తెలుసుకోవచ్చు అంటే ఇప్పటి కాలంలో మొబైల్కి అంకితం అవున అయినా మనుషుల్ని మరియు విద్యార్థులు చాలా మంది మనుషులు ఈ లోకంలో మొబైల్ కానీ టీవీలో ముందర కానీ అతుక్కుపోతాన్నారు ఈ విధంగా ఉండడం వల్ల ఒక ఇంట్లో ఉదాహరణకి నలుగురు ఉన్నట్లయితే నలుగురు నాలుగు విధాలుగా ఉంటారు అంటే ఒకతను టీవీ ముందర ఒకతను మొబైల్ ముందర ఇంకొకతను కంప్యూటర్ ముందర ఇలా ముగ్గురు మూడు విధాలంగా మూడు విధంగా పొతే ఒకరికొకరి సంబంధం లేకుండా పోతుంది ఒకరితో ఒకరు మాట్లాడలేకపోతున్నాము ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోలేకపోతున్నాము కథలు ఒకరు తెలిసిన దాన్ని నలుగురికి పంచలేకపోతున్నాము అప్పటిలో ఈ కథలు చెప్పుకోవటం పూర్వకాలం గురించి మాట్లాడడం రామాయణాలు కానీ మహాభారతాలు కానీ ఇటువంటి వాటిని తెలిసిన ఒక పది మందికి చెప్పడం ఇట్టాంటివి చేయడం ద్వారా అందరికీ తెలిసినది రామాయణం మహాభారత ఇప్పటి కాలంలో అందరూ మొబైళ్లు టీవీలు కంప్యూటర్లు వాట్లితో అతుక్కుపోవడం వల్ల వాటిని గురించి చెప్పే వ్యక్తి ఉన్నా వినడానికి వ్యక్తీ లేదు ఎందుకంటే వాళ్లు మొబైల్ ఇంటర్నెట్లో చాలా అంటే చాలా వరకు కథలు అంకితమై ఉన్నారు ఈ విధంగా పూర్వకాలంలో మొబైళ్ళు కంప్యూటర్సు మరియు టీవీలు లేనందువలన వాళ్ళు నలుగురుతో కూడి కథలు చెప్పుకునే వాళ్ళు కబుర్లు చెప్పేవారు ఇప్పుడు ఈ కాలంలో ఈ కాలంలో చాలా అంటే ఇప్పటి వ్యక్తులు కంప్యూటర్లు ల్యాప్టాప్లు మరియు మొబైల్కు అంకితం అవడం వల్ల ఒకరితో ఒకరు సంబంధం లేకుండా పోతున్నారు ఈ విధంగా ఉండడం వల్ల పూర్వకాలంలో చాలా అంటే చాలా వరకు మనుషులు మనసు విప్పి మాట్లాడలేకపోతున్నారు మరియు కబుర్లు చెప్పలేకపోతున్నారు ఈ విధంగా ఉండడం వల్ల పూర్వకాలం చాలా మంచిగా ఉంది ఈ కాలంలో నలుగురు ఉండ చేరే మాట్లాడలేకపోతున్నాము కబుర్లు చెప్పలేకపోతున్నాము అన్నం తినలేకపోతున్నాము ఉండగా చేరడం అనేది చాలా కష్టముగా ఉంది